ఆన్ చేసినప్పుడు అందులో నీరు నిల్వ ఉందా లేదా అని ఛెక్ చూసుకోవాలి లేదని యెడల లేని యెడల అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇంకొక కారణం నీళ్ళు ఉండి అది వేడి అయిన తరువాత మనం తెలియకుండా చేతులు టాప్ కింద పెట్టినట్టు అయితే డైరెక్ట్గా కాలే ప్రమాదం కూడా ఉంది ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి